నాకు అభ్యాసం లేదా అనుభవం ఉండకపోయినా నేను యోగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పగలుగుతాను మీరు అడిగినట్లు యోగా కేవలం ఒక వ్యాయామంగా మాత్రమే కాదు అది శరీర మనసు మరియు ఆత్మ సంయోజనానికి సంబంధించిన ఒక సంపూర్ణ జీవన శైలి యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వ్యాయామం మాత్రమే కాదు యోగా శరీరానికి కేవలం శక్తిని పెంచే వ్యాయామం మాత్రమే కాదు ఇది మనసుని ప్రశాంతం చేసేందుకు శరీరంలో రక్త ప్రసరణ్ మెరుగుపరిచేందుకు మరియు ఆత్మ సమాధానాన్ని పొందడానికి సహాయపడుతుంది యోగా అనేది శరీరాన్ని మనసుని మరియు ఆత్మను సమన్వయంగా కలపటానికి ఒక ప్రక్రియ శాంతి మానసిక స్థితి యోగా సాధనలో వివిధ ఆసనాలు పోస్చర్లు ప్రాణయామం శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానం మనసును కేంద్రీకరించడంలో కలిసిపోతాయి ఇవి మనసు యొక్క ఉత్తేజాన్ని తగ్గించి శాంతిని ఇచ్చేందుకు సహాయపడతాయి యోగా చెయ్యడానికి సమయం ప్రతిరోజు శక్తి యొక్క సమయం సాధారణంగా ఉదయం సమయంలో ఒక వ్యక్తి శరీరం ప్రాంక్గా ఉంటుంది శ్వాస సాఫీగా ఉంటుంది మరియు మనశ్శాంతిగా ఉంటుంది కనుక ఉదయం వేలలో యోగా చేయడం చాలా ప్రభావంతంగా ఉంటుంది మనం ఉదయం ఇరవై నుండి ముప్పై నిమిషాలు పూర్ణంగా యోగా చేయవచ్చు సాయంత్రం కూడా చేయవచ్చు నేను సాయంత్రం వేళల్లోనూ యోగా చెయ్యడాన్ని ఇష్టపడతాను ప్రత్యేకంగా దినచర్య తరువాత శరీరానికి రిలాక్స్సేషన్ అవసరమైనప్పుడు సాయంత్రం కూడా యోగా చేస్తాను నేను చేసే యోగా ఎక్కడ చేస్తాను అంటే ఒక ప్రశాంతమైన అంతర్యామిక వాతర వాతావరణంలో చెయ్యడం ఉత్తమం ఇది మనకు చిత్త శుద్ధిని మనశ్శాంతిని మరియు శరీరానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఎప్పుడు చేస్తాను అంటే నాకు అనుకూలమైనప్పుడు చేస్తాను కానీ ఉదయం లేదా సాయంత్రం చేసినప్పుడు దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి నా పర్యవేక్షణలో యోగా యొక్క ముక్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మనుషిని శాంతింప చేస్తుంది ఆత్మానందాన్ని పొందడం కూడా ఉంటుంది మొత్తంగా యోగా మన శరీర మనసు మరియు ఆత్మకు ఒక సమగ్ర పరిష్కారం వంటిది